చెప్పండి సార్ అవునండి ఏ రకము

ఎప్పుడు కావాలి

పెట్టండి

అట్నే పెట్టండి సార్ అడ్రసు మీ అడ్రస్సు ఎక్కడ పంపించాలి డెలివరీ సరే సరే పెడతారా అమౌంట్ ఫోన్పే చేస్తారా

సరే సరే అట్నే ఇవ్వండి పన్నెండువేల అయిదొందలు ఓకే ఓకే సార్ ఓకే అట్నే అట్నేనండి పంపించేస్తాము అదే మీరు చెప్పారుగా మాములుగా పాలకోవా ఉంది సరే సరేనండి అయితే అట్నే అట్నే లేదు లేదు

థ్యాంక్స్ అండి అది అడ్రస్ అదే కదా సరే సరే థ్యాంక్స్ అండి